హలో హలో హలో

అవునా అండీ మగ్గం వర్క్ అయిపోయిందా అండి బ్లౌజులు కూడా మీరే స్టిచ్ చేస్తారా హలో అన్నీ వర్కులూ చేస్తారా అండి మిషిన్ వర్క్ మిషిన్ వర్క్ కూడా చేస్తారా మగ్గం వర్క్ జర్దోసి మగ్గం వర్క్ అయితే ఎంత అండీ మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ అయితే ఎంత ఐదు వేలు ఐదు వేల నుంచి స్టార్టింగా అండి తక్కువలో ఏమైనా ఉంటుందా ఇంకా డిజైన్లు ఉంటాయా అండి అవునా మాకు ఇంకా ఉన్నాయండి ముందు మేము రెండు ఇచ్చాము స్యాంపిల్కి అది స్టిచ్చింగ్ చూసి నా దగ్గర ఇంకా వర్క్ చేయించుకోవలసినవి ఉన్నాయి అవి కూడా తీసుకు వద్దామనే అనుకుంటున్నాము మాకు తక్కువకు ఏమైన్నా వర్కులు చేసి ఇస్తారా జర్దోసి ఎలా ఉంటుందండి మీ దగ్గర మంచి క్వాలిటీనే చేస్తారా మీరు ఏం జెర్దోసి వేస్తారండి అలాగేనండి